అనకాపల్లి జిల్లా అనేది ఒకప్పట్లో నార్మల్ నార్మల్ ఊరి లాగానే ఉండేది అదీ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని షాపింగ్ మాల్స్ అని అన్నీ అలా వచ్చేసి మండలంలా అయ్యి ఇప్పుడు జిల్లాగా మారింది ఎన్నో రకాలైన పెద్ద పెద్ద హాస్పిటల్సు పెద్ద పెద్ద షా షాపింగ్ మాల్సు అలాగే ఎన్నో రకాలైన గోల్డ్ షాప్స్ అని అలా ఎన్నో రకాలైన అన్నీ రకములైన పెద్దపెద్ద షాప్సు బిల్డింగ్సు అన్నీ వచ్చేయడం వలన పెద్ద జిల్లాలాగా మారిపోయింది వర్తక సంఘం వాళ్ళు బెల్లం మార్కెట్ అనేది స్థాపించారు దానివల్ల ఎంతో అనకాపల్లికి బెల్లం మార్కెటే ఫేమస్గా అయింది ఒకప్పట్లో చాలా ఇబ్బందిగా పడేవారు ఇప్పటికీ అన్నీ సర్దుకున్నాయి బెల్లం మార్కెటే అనకాపల్లి జిల్లాకి బెల్లం మార్కెట్ బెల్లం అనేది ఫేమస్ అలాగే అమ్మవారు నూకాలమ్మ తల్లి అమ్మవారు చాలా చాలా పెద్ద అమ్మవారుగా ఫేమస్ అయింది అనకాపల్లి జిల్లాకి అమ్మవారి గుడి భక్తులు కూడా చాలా ఖాళీ లేకుండా రష్గా ఉంటుంది ఎప్పుడు కూడా గుడి సండేస్ టైంలో ఫ్యామలీస్తో వెళ్ళి అక్కడే దర్శనం చేసుకొని అక్కడే పిక్నిక్ లాగా లంచ్ కూడా చేసేసి ఈవినింగ్ వరకూ అక్కడే గడిపేసి వస్తుంటారు అలాగా నూకాలమ్మ తల్లి అమ్మవారు కూడా గుడి కూడా ఎంతో ఫేమస్గా నిలిచింది అక్కడ అలా ఎన్నో రకాలైన షాప్సు ఎన్నో రకములైన పెద్ద పెద్ద బిల్డింగ్సు రెస్టారెంట్సు మూవీ సినిమా హాల్సు అలా రకరకాలైన పెద్ద పెద్ద ఆఫీసెస్ అలాగా ఎన్నో రకములైన షాపింగ్ మాల్సు ఎన్నో రకాలైన అన్ని రకములైన వస్తువులన్నీ దొరకడం చేత అనకాపలి అనేది చాలా ఫేమస్ అయిపోయింది జిల్లాగా మారి చాలా పెద్ద జిల్లాగా అయిపోయింది